హలో నమస్తే అమ్మ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన తరువాత చాలా కోర్సులు ఉంటాయమ్మా బిఏ బిఏకి వెళ్ళచ్చు బిఏ బిఎస్సి ఇంజనీరింగ్ చెయ్యచ్చు మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు పారా మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు అగ్రికల్చర్ సైడ్ వెళ్ళొచ్చు చాలా బా డిసిప్లీన్లో వెళ్ళొచ్చు అలాగే వేరే వృత్తి వృత్తి విద్యా కోర్సుల్లో కూడా వెళ్ళొచ్చు నువ్వు నీకు యా ఏది బాగా ఇంట్రెస్ట్గా ఉందో చెప్పండి మీకు బాగా ఏ కోర్స్ అంటే ఇష్టం అదే మరి డిమాండ్ ఉన్న కోర్స్ అయినా కూడా మెయిన్గా ఎలా ఉంటుందంటే నీకు బాగా ఏది ఇష్టం ఏ ఫీల్డ్ ఇష్టం అది బాగా అది బాగా ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఒక మీకిష్టములో మీకిష్టమైనది అక్కడ డిమాండ్ ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ మీ మీ ఇష్టా ఇష్టాలు బట్టి ఆధారపడి ఉంటుందన్న మాట అందుకని నువ్వు నీకేది ఇష్టమో చెప్పు అగ్రికల్చర్ సైడ్ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా బాగానే ఉంటుందమ్మ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీస్ అన్నీ అంతా బాగుంటాయి ఏజిబిఎస్సి చదవచ్చు తరువాత ఏజిబిఎస్సి తరువాత ఏజిఎమ్ఎస్సి చదవచ్చు అగ్రికల్చర్ బేస్డ్ జాబ్స్ చాలా ఉంటాయి మనకి స్టేట్ గవర్నమెంట్లోను సెంట్రల్ గవర్నమెంట్ లోను చాలా ఉంటాయి అగ్రికల్చరు మంచిది ఆ కోర్సు కూడా చేయచ్చు అలాగే కాకుండా ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇందులో ఫెర్టిలైజర్స్ కంపెనీలో కూడా నువ్వు వర్క్ చేయచ్చు అన్నమాట గవర్నమెంట్ సైడే కాకుండా ప్రైవేట్ సైడు ఉండే ఫెర్టిలైజర్స్ కంపెనీలు ఫార్మాసిటికల్స్ కంపెనీలు ఉంటాయి కదా అందులోనూ తరువాత ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ బిసినెస్లు ఉంటాయి అందులో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి నీకు అగ్రికల్చరు చేయటం మంచిదే మరి అగ్రికల్చర్ నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చ్ చెయ్యాలనుకుంటున్నావా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చెయ్యాలనుకుంటున్నావా రెండూ బాగానే ఉన్నాయమ్మా ఇప్పుడు ప్రైవేట్లో కూడా కొన్ని కాలేజీలు పెట్టారు అందులో కూడా చేసుకోవచ్చు నువ్వు గవర్నమెంట్ చేసుకోవచ్చు ప్రైవేట్లో కూడా చేసుకోవచ్చు అన్నీ గవర్నమెంటు సర్టిఫికెట్ వస్తుంది ఏదైనా పర్వాలేదు కానీ దానికొక ఎంట్రన్స్ టెస్ట్ ఒకటుంటుంది ఆ టెస్ట్ రాయాలన్నమాట ఆ టెస్టులలో వచ్చిన మార్కులును బట్టి నీకు కాలేజీ తరువాత ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది మీకు డిసైడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మా